నేను ఇందాక ఆర్డర్ చేయడం జరిగింది అండి ఎత్తి నుంచి నేను చికెన్ దమ్ బిర్యాని విత్ ఫ్రైడ్ బిట్ నేను ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత ఇరవై నిమిషాల్లో డెలివరీ వస్తుంది అన్నారు సరే కదా అని చెప్పి నేను ఎంతో ఆకలితో ఆర్డర్ చేసాను అండి ఇరవై నిమిషాల తర్వాత ఈ డెలివరీ అనేది వచ్చింది డెలివరీ వచ్చిన తర్వాత నేను వెంటనే దాన్ని నేను ఆర్డర్ని వెంటనే నేను తీసుకోవడం జరిగింది ఆర్డర్ని వెంటనే తీసుకోని వెంటనే ప్లేట్లో వేసి చూసేసరికి ఏమిటి అంటే ఒకటి అన్నం చాలా చల్లారి ఉందండి నేను ఏమని అనుకున్నాను అంటే ఓకే ఏమో దారిలో తెస్తుండగా చల్లారి పడిపోయింది ఏమో అని నేను అనుకున్నాను అండి అది ఇలా ప్లేట్లో వేసి దాంట్లో చేయి పెట్టి దగ్గరే తిందాము అని ముద్ద తీసుకునే టైంకి ఏమిటి అంటే అది అది అది దుర్వాసన కొట్టడం మొదలయ్యింది అండి అది నిజంగా చాలా దరిద్రం అది అసలు ఎప్పుడుదో ఎప్పుడుదో ఫుడ్ పంపించారో నాకు తెలియదు అండి లేకపోతే మిగిలిపోయిన ఫుడ్ ఏమైనా నాకు పంపించేసారు ఏమో అని నేను అనుకుంటున్నాను అండి ఇది మరీ నేను ఫిర్యాదు చేయాల్సి వస్తుంది అండి మీరు కానీ దీనిమీద సరియైన చర్య తీసుకోకపోతే నేను చేసిన నేను పంపించిన అమౌంట్ నాకు వెంటనే తిరిగి ఇవ్వాలి అని అయితే నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకు అంటే కస్టమర్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అయితే మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు అండి కానీ మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదీ కూడా మీరు దేన్ని చేయలేకపోయారు అండి ఎందుకంటే నేను చాలా ఆకలితో ఆర్డర్ పెట్టాను అంతా ఓకే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను నేను ఈ ఆర్డర్ పెట్టిన సరే ఏమైంది అంటే అది బిర్యానీ ఒకటి బాగలేదు ఇంకోటి ఏమిటి అంటే దుర్వాసన అసలు దుర్వాసన దుర్వాసన ఎందుకు వస్తుంది అండి ఫ్రెష్గా పంపించేది పోనీ చల్లగా అయిపోతే అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత అయినా పోనీలే దాని టేస్ట్ అయితే మారదు కదా అండి కానీ అది దుర్వాసన అది ఏదో రకమైన వాసన దానిలో నేను చూశానండి అదే కాకుండా ఏమిటి అంటే ఆ పీసులు కూడా ఎప్పుడో ఎప్పుడివో అన్నట్టు ఉన్నాయి అండి ఆ పీసులు కూడా సరిగా ఉడకలేదు నాణ్యత అస్సలు లేదు బీము ఏమో చీమిడిపోయినట్టు అయిపోయింది అది మొత్తం ఏమో మొత్తం పలావ అంత ఏమో వాసన వచ్చేస్తుంది అదంతా ఏదో ఏదో సమ్థింగ్ అది ఎప్పుడుదో లేదా వారం రోజులు క్రితం ఆహారం ఉన్నట్టు ఉండండి దయచేసి మీరు కానీ దీన్ని తీసుకోకపోతే దీని మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మాకు దుకాణం నుంచి మాకు క్షమాపణలు కోరాలి నెక్స్ట్ నేను ఇచ్చిన నగదును నాకు మళ్ళీ తిరిగి చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అండి